విలేజ్ కమిటీ హెడ్ని అండి అందులో మెంబరే కదా మీరు అదేనండి మన విలేజ్ని బాగా డెవలప్ చెయ్యడానికి దానికోసం ఏమేమి చర్యలు తీసుకోవాలని చెబుదామని చేసానండి ఇప్పుడు మన విలేజ్లో బాగా మొక్కలవి పెంచడంలో కూడా బాగా వెనకబడి ఉన్నాము విలేజ్ అంతా పొల్యూషన్ ఎక్కువైపోతుంది కనక మన కొంచెం మొక్కలని అందరి ద్వారా అందరి ఇళ్ళ ముందు వీధుల్లోని బాగా గార్డెన్ అది పెంచాలి అదే విధంగా కాలువలు అవి కూడా కొంచెం శుభ్రం చెయ్యించి రోడ్లు అవి కూడా బాగా శుభ్రంగా ఉంచుకోవాలి దాని కోసం మనం ఒక దగ్గర కూర్చుని ఇంక కమిటీ మెంబర్స్ని ఎక్స్ట్రా చేర్పించుకుందాము బాగా అభివృద్ధి చేద్దాము మన విలేజ్ని పక్క అవును అవునవును అది కూడా శానిటేషన్ కూడా ఎక్కువ మెంబర్స్ని అపాయింట్మెంట్ చేద్దాము డబ్బులు ఖర్చయినా పర్లేదు అపాయింట్మెంట్ చేసి బాగా అన్నీ శుభ్రంగా చేయించుకుందాం అదే విధంగా కొంచెం జనానికి కూడా అదే ప్రజలకి కూడా కొంచెం శుభ్రం పరిశుభ్రత మీద కొంచెం అవగాహన కల్పించాలి దాని కోసం టీచింగ్ అదే టీచర్స్ని కూడా తీసుకుని వచ్చి కొంచెం అవగాహన కల్పిద్దాము పిల్లలకి పెద్దవారికి అందరికీను అదే విధంగా మనం వాడే చెత్త కూడా చెత్త నుండి కూడా మంచి ఎరువులు తయ్యారు అవుతాయి అని అందరికీ తెలిసి ఆ చెత్తని కూడా మనకి ఉపయోగపడేలా తయారు చెయ్యిద్దాము అదే విధంగా ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తెలియచెయ్యాలి ఇవన్నీని అదే విధంగా ఇంకా ఇళ్ళులు అవి కూడా పన్నులు కూడా చాలామంది పన్నులవి వెయ్యటం లేదు అవి కూడా వెయ్యిద్దాము సెక్రటరీతో మాట్లాడి ప్రతి ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకుందాము మనకి మీటింగ్స్ పెట్టుకోవడానికి అన్నింటికీ కూడాను పంచాయతీ నుంచి వచ్చిన నిధులు మనకి ఏ ఎన్ని వస్తున్నాయి అవి ఎలా ఉపయోగించుకుందాం అనేది కూడా మనం అందరం కూర్చుని మాట్లాడుకుని మంచిగా అది సరిపడగా రోడ్లకి కానీ కాలువలకి కానీ లేదా బిల్డింగ్ పర్పస్ కానీ మంచిగా ఉపయోగిద్దాము అదే విధంగా సెక్రటరీతో మాట్లాడి ఒకసారి జనా ప్రజలకు కూడా అవగాహన కల్పించి అవును అది కూడా కొంచెం ఎక్కువ క కనెక్షన్లు ఇవ్వడం వల్ల టాప్ కనెక్షన్లు బాగా ఇబ్బంది అయితే కొంతమందికి వెళ్తున్నాయి కొంతమందికి వెళ్ళట్లేదు వాటరు కానీ వేరేగా ఇంకా రెండు మూడు ట్యాంకులు కూడా ఏర్పాటు చెయ్యిద్దాము ట్యాంకులు ఏర్పాటు చెయ్యించి క్లీనింగ్ పర్పస్ కూడా ఒక మనిషిని పెట్టి ప్రతీ వారం కూడా క్లీనింగ్ అయ్యేలా క్లీన్ అవుతుందా లేదా అని ఫొటోస్ వీడియోసు పెట్టించి మనందరం దగ్గరుండి అవునవును అలా అవును ప్యూరిఫై వాటర్ పెట్టిద్దాము అదే విధంగా కొంతమంది కమిటీ మెంబర్సు స్పాన్సర్ చేస్తానంటున్నారు అమౌంట్ ఆ అమౌంట్ని కూడా అక్కడక్కడ కాలవలవి బాగా లేదు రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి మట్టిని తీసి కొంచెం సిమెంట్ రోడ్లు అవి వేద్దాము ఆ డబ్బులతోని అదే విధంగా కమిటీ మెంబర్స్ అందరమూ ఎంతో కొంత అంతా కూడేసి సంవత్సరానికి ఒక్కటైనా ఏదైనా మంచి పని అభివృద్ధి చేద్దాము ఇంకా మిగతా కమిటీ మెంబర్స్కి కూడా ఒకసారి చెప్పి అందరం ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆరోజు అన్నీ మాట్లాడుకుందాము ఏమేమి చేద్దామని ప్రతినెలా ఒక అభివృద్ధి పని అనేది ఒకటి జరగాలి ఒక బుక్ మెయింటెన్ చేసుకుని ఏంటేటి చెయ్యాలి ఏంటి జరుగుతుంది ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మనం అన్నీ రాసుకుని ఇంత అమౌంట్ ఈ పనికి ఉపయోగించుకోవాలని పెట్టుకుని అదే విధంగా కరెక్ట్గా అభివృద్ధి అనేది జరిగేలా చూద్దాము మన పంచాయతీ వారితోని అందరితో మాట్లాడి సక్రమంగా ఈ పనులన్నీ చేసుకుందాము సరే మీటింగ్ అయితే నేను చెప్తాను మీటింగ్ డేట్ నేను చెప్తాను ఓకే ఓకే సరే